ఒక పిల్లవాడికి ఒక రోజులోని ఎనిమిది గంటలు చదువన్నది సరిపోతుందండి ట్యూషను ఈ ప్రైవేట్ క్లాస్లన్నవి అనవసరం వాళ్ళ మెదడుకి మనము ఎగస్ట్రా ప్రెషర్ పెట్టడం అన్న జరుగుతుంది దానివల్ల వాళ్ళ చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నది నా అభిప్రాయమండి ఎందుకంటే ఎనిమిది గంటలు చదువన్నది ఆ పిల్లవాడికి చెప్పే రీతిలో చెప్తే అది చెప్పి ఆ ఎనిమిది గంటలు చెప్పిన చదువులోని అందులోనే ఇంకొంచెం వాడికి స్వతహాగా చదువుకోమని చెప్తే సరిపోతుంది తప్ప మళ్ళీ ఇది బలవంతంగా వాడికి ఇష్టం లేకుండా కూర్చోబెట్టి ట్యూషనని ప్రైవేట్ క్లాసని చెప్పడం అన్నది కరెక్ట్ కాదండి ఒక వయసు వచ్చేక ఒకా పిల్లవాడు అంటే చదువుకున్న పిల్లవాడు తనంతట తను ఇది సరిపోవట్లేదు నేను ఒకరి సాయం తీసుకోని నాకు జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఒకల సాయం కావాలి అనుకోని తనకనిపించినప్పుడు ఇటువంటి ట్యూషన్గానీ ప్రైవేట్ క్లాస్గానీ వెళ్లడం అన్నది కరెక్ట్గాని అలా కాకుండా పిల్లవాడిని మనం బలవంతంగా కూర్చోబెట్టి చెప్పడం అన్నది అస్సలు సబబు కాదండి